ఈ అల్ప సంఖ్యాక మతాలు తమ సాంప్రదాయాలు ఆచారాలు మరియు విశ్వాసాలను ఆచరిస్తాయి వీటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు వైవిద్యానికి గుర్తింపు మరియు గౌరవం సాంస్కృతిక వైవిధ్యం అల్పసంఖ్యాక మతాలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని జాగ్రత్తగా సంరక్షిస్తాయి మతపరమైన సహనం ఈ మతాలు ఇతర మతాలతో సహజీవనం చేస్తాయి మరియు ఒకరినొకరు గౌరవిస్తాయి దీక్షలు అల్ప సంఖ్యాక మతాలు తమ సభ్యులకు దీక్షలను అందిస్తాయి ఇవి వివిధ ఆచారాలు మరియు సాంప్రదాయాలను కలిగి ఉంటాయి అంత్యక్రియలు ఈ మతాలు తమ సభ్యుల అంత్యక్రియలను నిర్వహిస్తాయి ఇవి వివిధ ఆచారాలు మరియు సాంప్రదాయాలను కలిగి ఉంటాయి